హలో మీరు ఈవెంట్ మేనేజరా అండి మీది ఇంస్టాగ్రామ్లో ఐడీ దొరికింది ఇట్లా మాది శారీ ఫంక్షన్ ఉంది మా కూతురుది ఎల్లుండి ఉంది మీరు ఎప్పుడైన మాకు మీట్ కాగలరా మెహంది శారీ డెకరేషన్ ఫుడ్

చాలు అండి మీరు ఓకే అండి మీరు ఓకే అండి మీరు పర్లేదు మీరు రేపు వచ్చిన పర్లేదు మేము అడ్వాన్స్ ఇస్తాము ఏది మిస్టేక్ ఉండకుండా కరెక్ట్గా ఉండాలండి మాకు

అన్నీపెట్టించుకుంటాం అండి

మీరు రేపు మీరు వస్తే రేపు ఇస్తాం అండి రేపు మీరు ఏ టైమ్ వచ్చిన మేము ఇంట్లో ఉంటాం అండి మేము లొకేషన్ షేర్ చేస్తాం మీరు రండి రేపు

మెహందికి మనీ ఎక్కువ అవుతాయా

పాపకి సపరేట్ ఉండాలి మిగతా వాళ్ళకి కూడా సపరేట్ అండి మీరు ఓకే అండి ఓకే అండి ఈ నెంబర్కి నేను చెప్పండి ఫుడ్ చికెన్ నాన్ వెజ్ వెజ్

నార్మల్ ఫంక్షన్ హాల్లో చేసుకుంటాం అండి హల్దీ ఇంట్లో ఇంట్లో ఓకే అండి లొకేషన్ షేర్ చేస్తే ఈ నెంబర్కి ఓకే అండి